హలో అండి ఏం లేదు అదే మేము ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా ఇళ్లు కట్టి ఉంటారు కదా అవును కదా ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు ఎలా మీ దగ్గర వర్కర్స్ ఉన్నారా అండి ఓకే వాళ్ళది ఓకే ఏమి లేదండి అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా వర్కర్స్కి

ఎందుకు అంటే మళ్ళీ మధ్యలో వాళ్ళకి ఏదైనా అయితే అవుతుంది కదా అట్ల అని ఓకే

ఓకే ఓకే మ్యాగ్జిమం ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేస్తారండి ఇప్పుడు మాది డబల్ బెడ్ రూమ్ది

వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మొత్తం ఎట్లా ఎట్లా పెయింట్ గీన్ట్ అంతా మొత్తం అంతా వేసి ఇచ్చేస్తారా ఓకే ఓకే

ఓకే ఓకే కమిషను ఓకే అండి ఓకే ఓకే మాకు కావాలండి అదే మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక రెండు ఇళ్లు ఉన్నాయి అంటే ఈ ఇల్లు కూడా కట్టించుకుందాం అని అసలు ఎంత అవుతుంది ఏమిటి అనేది కనుక్కుందాము అని చెప్పి అడిగా ఫోన్ చేశాను

ఓకే అండి

ఓకే మేడమ్ మీకు ఒక టూ డేస్లో మీకు అడ్వాన్స్ పంపిస్తాము మీరు చేసుకోండి ఓకే మేడమ్ ఓకే